హలో నేను సీతారామరాజునండి నేనూ మా ఇంట్లో వర్కర్స్కి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ కడదామనుకుంటున్నాను దాని గురించి మీరేమన్నా సజెషనివ్వగలరా అవునండి అలా కానీ ఇండివీజ్వల్ కానీవ్వండి ఏదైనా సలహా ఇవ్వండి ముగ్గురు

ఓకే

అది ఎమౌంట్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా సరే సరే

అది ఏ ఏజ్ నుంచి మనం పాలసీ కట్టచ్చండి

ఓకే ఎయిటీన్ ఇయర్స్ దాటినుంచా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ దాటినకాడనుంచి కట్టచ్చు

సరే సరే అండి నేనూ మిమల్ని కలిసి మాట్లాడ్తాను అయితే ఓకే అండి ఓకే ఓకే అండి థాంక్ యూ థాంక్ యూ అండి